వీపు నొప్పిని పోగొట్టడానికి నూనె తీసుకొని ఆ నూనెను వేడి చేసి అలా వీపు మీద పోయాలి పోసిన తర్వాత కాళ్ళతో వీపును నొక్కుతాము నొక్కుతే కొంచెం అయినా వీపు నొప్పి పోతుంది అలా కాకపోతే ఒక బట్ట తీసుకొని దాన్ని వేడి నీటిలో పోసి వేడి నీటిలో ముంచి తీసి వీపు మీద పెట్టి రుద్దాలి అలా రుద్దితే కొంచెం అయినా వీపు నొప్పి పోతే పోయే అవకాశం ఉంది